ఇటీవల సంవత్సరాలలో పర్యాటకం చాలా పెరిగింది చాలామంది బయటకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఇంకా వేసవి కాలంలో అయితే తమ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు బయటకు వెళ్లి చాలా ప్లేసెస్ చూస్తున్నారు ఇలా మనం తీసుకుంటే తిరుపతి తిరుపతిలో చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడ్డానికి శిల్పారామం పార్క్ జూ పార్క్ తిరుమల గోవిందరాజుల స్వామి గుడి ఇవన్నీ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్జిబిషన్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ దాని వల్ల చాలా లాభ గవర్నమెంట్ లాభ పొందుతుంది అక్కడున్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు అంటే పానీపూరి షాప్లు మళ్ళీ పాస్ట్ ఫుడ్ చేసేవాళ్ళు వీళ్ళకి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి అలాగ పర్యాటకం చేసేది మంచిది కాబట్టి వాళ్ళ వల్ల చాలామంది లాభాలు పొందుతున్నారు ఇంకా చెన్నైలో చూసుకుంటే అక్కడ కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి చూసేదానికి అక్కడుండే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తారు ఇక్కడుండే వాళ్ళు అక్కడకు వెళ్లి చూస్తారు ఆంధ్రప్రదేశ్ చెన్నైలో ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రదేశాలు చూస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్లు చెన్నైకి వెళ్లి ప్రదేశాలు చూస్తారు చెన్నైలో అయితే బీచ్ బీచ్ మళ్ళీ క్వీన్స్ ల్యాండ్ మహాబలిపురం ఇవన్నీ ఉన్నాయి అక్కడ చూడ్డానికి అక్కడ కూడా వీళ్ళు వెళ్లేదానివల్ల వీళ్ళు మనీ పే చేసేదానివల్ల అక్కడ చాలా లాభ పొందుతున్నారు కాబట్టే పర్యాటకం పెరిగింది ఎందుకంటే జనాలు చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళు బయటకు వెళ్లడం అక్కడ ఫుడ్స్ తినడం కాబట్టి చాలా పెరిగింది ఈ సంవత్సరాలు దానికి ముందు కరోనా వల్ల ఎవరు బయటకు వెళ్లేవారు కాదు ఇప్పుడు తగ్గింది కాబట్టి చాలామంది బయటకు వెళ్లి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి పర్యాటకం చేసేదానికి కాణిపాకం కాళహస్తి ఇంకా వైజాగ్లో పోర్ట్ ఈ పక్క తమిళనాడు సైడ్ తీసుకుంటే మహాబలిపురం క్వీన్స్ ల్యాండ్ వండలూరు జూ ఇంకా తమిళనాడులో అయితే చాలా గుళ్ళు ఉన్నాయి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళకి కాబట్టి దానిముందు కరోనా వల్ల ఎవరు బయటకు వెళ్లేవారు కాదు మాస్కులు వేసుకునేవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు ఒక టూ ఇయర్స్ ఎవరూ వెళ్ళేవాళ్ళు కాదు అప్పుడు తగ్గింది మళ్ళీ ఇప్పుడు కరోనా తగ్గింది కాబట్టి ఇప్పుడు పర్యాటకం చాలా పెరిగింది అప్పుడైతే మాస్క్ వేసుకుంటూ ఉన్నారు బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు అది కూడా లేదు ఈ సంవత్సరం టూ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇటీవల ఈ టూ ఇయర్స్లో అయితే బాగా వెళ్లి బయటకు వెళ్తున్నారు మళ్ళీ తిరుమలకు కూడా వెళ్తారు తిరుమల చాలా పర్యాటకం ప్లేస్ అది దానివల్ల చాలా గవర్నమెంట్ వాళ్ళకి మనీ వస్తుంది అక్కడున్న షాప్స్ పెట్టుకుని ఉంటారు అంటే బ్యాంగిల్ షాప్ మళ్ళీ బ్యాంగిల్ షాప్స్ టాయ్ షాప్స్ మళ్ళీ ఇంకా ఫుడ్ షాప్స్ ఇంకా దేవుని ఫొటోస్ ఇవన్నీ చే పెట్టి అమ్ముతున్నారు వాళ్ళకి డబ్బులొస్తుంది అలా గవర్నమెంట్కి డబ్బులొస్తుంది కాబట్టి అన్నిటికి మంచిది ఈ పర్యాటకం చేయడం అని కూడా ఒకరికి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇంకొకరికి లాభం కూడా ఉంటుంది కాబట్టి నేననుకొనేదేమంటే ఈ సంవత్సరాలలో పర్యాటకం పెరిగింది ఈ చ ఇది వేరే వాళ్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది